హలో నమస్తే నేను ఇందాక ఆహారం ఆర్డర్ చేశాను ఆర్డర్ నంబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నేను డెలివరీ చిరునామాను పొరపాటుగా చెప్పాను దానిని మార్చగలరా ఇంతకుముందు నేను చెప్పిన చిరునామా ప్లాట్ నెంబర్ పది సాయినగర్ హైదరాబాద్ ఇప్పుడు నేను చెప్పేది సరైన చిరునామా ప్లాట్ నెంబర్ ఐదు లక్ష్మి విల్లాస్ బొంగలూరు తెలంగాణ ఐదు సున్నా ఒకటి మూడు సున్నా ఐదు దయచేసి ఈ కొత్త చిరునామాకు డెలివరీ చేయగలరా ధన్యవాదాలు